హలో అవునండి చెప్పండి నమస్తే ఓకే ఏమి పేరండి ఓకే ఓకే ఎక్కడికండి ఫైవ్ డేస్ కావాలండి లీవు ఓకే అండి అంటే ఇప్పుడు తను క్లాస్లో ఉందండి ఇప్పుడే పంపించాలా లేకపోతే రేపటి నుంచా మీరెళ్ళే రేపే వెళ్ళేది రేపటికి ఒక లెటర్ రాయండి దాని మీద మీ బాబు పేరు సిగ్నేచర్ మీ సిగ్నేచర్ కూడా పెట్టండి నేను అప్పుడు లీవు గ్రాంటెడ్ చేస్తాను మీకు ఫై అంటే ఫైవ్ డేస్ అంటే కొంచెం చూసుకోండి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ మంత్లో అంటే ఏమి కాదు కొంచెం బయట తిరిగితే మళ్ళీ పిల్లలు చదవరు కదా పర్వాలేదు అమ్మ కొంచెం అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మీరు ఏమన్నా తనకి హెల్ప్ చెయ్యండి మీరు పక్కన కూర్చుని చెప్పడం మీరు మీ జాబ్స్లో మీరు బిజీ అయిపోతే ఎలా కొంచెం పట్టించుకోండి పిల్లలని కూడా ఓకే అండి మీరు కొంచెం లెటర్ రాసి నాకు పెట్టండి ఓకే మీకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ క్లాస్ టీచర్కి కాల్ చేయండి తను ప్రొసీజర్ చెప్తుంది ఓకే అండి ఓకే నేను చెప్తానండి ఇంట్లో కొంచెం చూసుకోండి నేను స్కూల్ వరకే చూసుకోగలను ఇంటి దగ్గర మీరే కదా పేరెంట్స్ అన్నీ వాళ్ళకి కొంచెం దగ్గరుండి మొబైల్ ఫోన్స్ గట్రా ఇవ్వకండా వాళ్ళని చూసుకోండి కొంచెం ఓకే